ఆ హలో నూకాంబికా ఆ పువ్వుల షాపాండి మాకు ఇక్కడ పాకిరిపట్టలో ఉంటాం మేము అదే మాది పూలకొట్టండి చిన్నది హోల్సేల్ బిజినెస్ కదా పువ్వులన్నీ ఎక్కువ మొత్తంలో దొరుకుతాయ అనేసి మీకు చేసాను అదే మాకు రోజెస్ కావాలండి ఎక్కువ డెకరేషన్కి ఒక నాలుగు పెళ్ళిళ్ళకి బుక్ చేసుకున్నారు మరి ఈ పువ్వులు తొందరగా పంపిస్తారా ఆ రోజెస్లో అన్ని కలర్స్ కావాలండి ఆ డెకరేషన్కి కావాలండి ఫ్లవర్సు మండపం డెకరేషన్కి అయితే రోజెస్ కావాలన్నారు మిగతా డెకరేషన్కి కూడా కావాలన్నారు మరీ ఫ్రెష్గా ఉన్నాయండి ఫ్రెష్గా ఉన్న పూలే పంపించండి మళ్ళీ మాట వస్తుంది కదా వాళ్ళ దగ్గర మాకు ఆ అలాగేనండి తప్పకుండా పంపిస్తాము మ్మ్ డైరెక్ట్ పంపిస్తాను కొంచెం మంచివన్నీ చెక్ చేసి జాగ్రత్తగా ప్యాక్ చేసి ఆ పదినిమిషాలండి అ అలాగే లెండి మరి టైమికి ముందే పంపించాలి టైం అయిపోయిన తర్వాత వస్తే ఉపయోగం ఉండదు కదా ఫ్రెష్గానే పంపించాలి తాజాగా ఉండాలి పువ్వులన్నని తాజాగా కనిపించాలి మాకు లేదంటే మళ్ళీ వాళ్ళ దగ్గర మాట వచ్చేస్తుంది డబ్బులు కూడా ఇవ్వరు పూర్తిగాను మనకి డీడి ఇప్పుడే తీసి పంపిస్తాము పంపించండి సరేనండి ఉంటానండి అయితే నమస్తే